సాంకేతికతంగా తెలుగు అనేది కూడా చాలా అభివృద్ధి చెందింది దీనికి ముఖ్య ఉదాహరణ మన సోషల్ మీడియా టీవీ ఛానళ్ళు అదే విధముగా ప్రభుత్వ పాఠశాలల్లోనూ ప్రైవేట్ పాఠశాలల్లోనూ కూడా ఎక్కువగా తెలుగును ప్రధాన భాషగా మాట్లాడుతూ తెలుగు అందరికి నేర్పుతున్నారు అంతేకాకుండా తెలుగు నేర్చుకోవడానికి కూడా ప్రత్యేకంగా క్లాస్లు పెట్టి మరి తెలుగు నేర్చుకుంటున్నారు ముఖ్యంగా ఇంటర్నెట్లో కూడా గూగుల్లో కూడా ప్రస్తుత కాలంలో తెలుగులో కూడా ఇందులో సర్చ్ చేయటం వంటివి ఇందులో తెలుగు భాషను కూడా పెట్టి అందరికీ అందుబాటులో ఉండేలాగా ఇప్పుడు ఇంటర్నెట్ అనేది వాడుతున్నారు వాడుతున్న సోషల్ మాధ్యమాలలో వాట్సాప్ ఫేస్బుక్ గూగుల్ గూగుల్ క్రోమ్ గూగుల్ ఫోటోస్ గూగుల్ మ్యాప్స్ అన్నిట్లో కూడా ఇప్పుడు తెలుగు భాషను వాడటం జరుగుతుంది దీనివల్ల తెలుగు యొక్క గొప్పతనం పెరుగుతుంది తెలుగు భాషను వినియోగించుకునేవారు నేర్చుకునేవారు ఆదరించేవారు సంఖ్య అనేది రోజు రోజుకి కూడా పెరుగుతూ ఉంది సాంకేతికంగా అభివృద్ధి చెందడం వలన తెలుగు కూడా సాంకేతికతంగా ఎక్కువగా అభివృద్ధి చెందింది దీనివలన అందరూ కూడా ఎక్కువగా తెలుగు నేర్చుకోవడానికి ఇష్టంగా ఉన్నారు